మాకు అందుబాటులో ఉన్నటువంటి పంట మార్కెట్లు యూపిఎల్ లిమిటెడ్ పిఐ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కోరమాండల్ ఇండస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి ఇతర రాష్ట్రాల్లో అమ్మడానికి నిబంధనలు ఏమీ లేవు